నాకు బైకింగ్ అయిన ట్రావెలింగ్ అయిన చిన్నప్పటినుండి ఎంతో ఇష్టం చిన్నప్పుడు నుండి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను చిన్నప్పుడు నేను సైకిల్ కావాలని మా పేరెంట్స్తో ఎంతో గొడవ పెట్టి సైకిల్ తీసుకున్నాను ఆ సైకిల్ నేర్చుకునే క్రమంలో నాకు ఎన్నో దెబ్బలు తాకాయి అయినా కూడా నేను పట్టు వదలలేదు మరీ మరీ ట్రై చేసి నేను సైకిల్ నేర్చుకున్నాను అదే కాకుండా నాకు థర్టీన్ ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి నేను బైక్ మీద ఎంతో ఇంట్రెస్ట్ పెట్టాను బట్ మా పేరెంట్స్ నన్ను ఆపారు ఎందుకంటే ఆ ఏజ్లో బైక్ డ్రైవింగ్ డేంజర్ కాబట్టి ఇప్పుడు నాకు సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్లో నేను బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నాను నెమ్మ నెమ్మదిగా బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నాను అది నాకు ప్యాషన్గా మారింది ఇంకా ట్రావెలింగ్ అంటే నాకు ఉండే పిచ్చి వల్ల నేను ఈ బైకింగ్లో ఎంతో ఎత్తుకు ఎదగాలని అనుకున్నాను నేను ఒక యూట్యూబర్ని నేనొక వ్లోగింగ్ కూడా చేశాను నేను మోటో వ్లోగ్స్ తీస్తాను అందుకోసం నేను ఎక్కువగా మూడుసార్లు హిమాలయాలకి వెళ్ళి వచ్చాను నాకు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఉంది ఈ బైక్తో నేను ఎన్నో అడ్వెంచర్స్ చేశాను అడ్వెంచర్ టూర్స్ చేశాను నాకు తెలుసు ఈ బైక్ నాకు అడ్వెంచర్ బైక్గా పనికిరాదు బట్ నాకు ఈ బైక్ ఎంతో సహకరిస్తుంది ఈ బైక్ పైన నేను ఎన్నో లాంగ్ ట్రిప్స్ చేశాను మా ఫ్రెండ్స్తో కలిసి ఇంకా నా స్నేహితులు నా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను ఎన్నో లాంగ్ ట్రిప్స్కి వెళ్ళాను అదే ఈ బైక్తో ఈ బైక్ కొనుక్కొని నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను టూ టైమ్స్ లడఖ్కి వెళ్ళాను టూ టైమ్స్ హిమాలయన్స్కి వెళ్ళాను ఈ బైక్ వల్ల నాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి నేను నేనుగా ట్రావెలింగ్కి వెళ్లేటప్పుడు క్యారీ చేసే వస్తువులు అయితే ముఖ్యంగా ఒక టెన్ లీటర్స్ ఆఫ్ పెట్రోల్ క్యారీ చేస్తాను ఎందుకంటే నేను వెళ్ళే ఏరియాలో మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది మధ్యలో పెట్రోల్ బంక్స్ ఎప్పుడూ ఉండవు మధ్యలో ఎప్పుడైనా ఫ్యూయల్ అయిపోయింది అంటే అప్పుడు మన పొజిషన్ ఎలా ఉంటుందో మనకు కూడా తెలియదు ఎందుకంటే మన ఫ్రెండ్స్ టైపులో కూడా ఎవరి దగ్గర లేకపోతే మనమేం చేయలేం కదా మెయిన్గా ఇంకా టూల్ కిట్ క్యారీ చేస్తారు ఎందుకంటే బైక్కి ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం అయితే మనమే రిపేర్ చేసుకునేలా ఉండాలి ఎందుకంటే ఆ ఏరియాలో మెకానిక్ షేడ్స్ అంతగా ఉండవు ఎందుకంటే అది కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియా రోడ్డు మధ్యలో బైక్ ఆగిపోయింది అంటే అక్కడ కొంచెం డేంజర్ ఒక నైట్ కూడా స్టే చేయలేం ఎందుకంటే అక్కడ హాంటెడ్ ఏరియా అది అక్కడ యానిమల్స్ తిరుగుతుంటాయి కాబట్టి మనం నైట్ టైంలో ట్రావెల్ చేస్తాం ఎక్కువ నైట్ టైంలో ట్రావెల్ చేస్తాం కాబట్టి మన దగ్గర ఎప్పటికీ టూల్ కిట్ ఉండాలి మెయిన్లీ అయితే రైడింగ్ గేర్ సేఫ్టీ జాకెట్ అండ్ బ్రాండెడ్ బ్లౌసేస్ బ్రాండెడ్ హెల్మెట్ హెల్మెట్కైతే నేను ప్రాధాన్యత ఇస్తాను ఎందుకంటే మన ప్రాణం కన్నా ఎక్కువ ఇది కాదు కదా సో నేను హెల్మెట్కే ఎక్కువ వాల్యూ ఇస్తాను నా హెల్మెట్ అయితే యాక్సర్ త్రీ ఫిఫ్టీ ఈ హెల్మెట్కి నేను ట్వంటీ థౌసండ్ ఖర్చు పెట్టి తీసుకున్నాను అందరూ అన్నారు హెల్మెట్ అంతా ప్రైస్ ఎందుకని బట్ నేను చెప్పాను ట్వంటీ థౌసండ్ నాకు పెద్ద మ్యాటర్ కాదు నాకు ప్రాణం కన్నా అని నేను చెప్పాను దానికి వాళ్ళు ఏదో అనుకున్నారని నాకు తెలియదు కానీ ఇది అయితే ఇంపార్టెంట్ ఇంకా షూస్ కూడా మస్ట్ అండ్ షుడ్ ఎందుకంటే మిస్టేక్లో అప్పుడప్పుడు మనం మన తప్పు లేకపోయినా మనం ట్రావెలింగ్ చేసి ఉంటాం కాబట్టి రోడ్డుపైన రాక్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనం షూస్ ఉండాలి మెయిన్ మెయిన్లీ అండ్ రైడింగ్ రైడింగ్ జాకెట్స్ అండ్ నీ గార్డు ఉండాలి ఎందుకంటే మిస్టేక్లో మనం స్పీడింగ్ చేస్తాం ఎందుకంటే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు స్పీడింగ్ అనేది కొంచెం థ్రిల్లిస్తుంది మళ్ళీ ఫారెస్ట్ ఏరియాలో కంప్లీట్గా ఎంటీ రోడ్స్ ఉంటాయి అందుకు మనకింత పెద్ద ప్రాబ్లమే ఉండదు అందుకోసం మనం హండ్రెడ్ ప్లస్ స్పీడ్లో ఉన్నప్పుడు మిస్టేక్లో స్కిడ్ అయ్యి పడితే మనకేం దెబ్బలు తాగకుండా ఉండాలంటే ఈమాత్రం సేఫ్టీ కిట్స్ మైంటైన్ చేయాలి ఇంకా నా బ్యాగ్లో నా టూరిజం బ్యాగ్లో ఒక టెంట్ క్యారీ చేస్తాను మెయిన్లీ అయితే ఒక చిన్న గ్యాస్ కూడా క్యారీ చేస్తాను ఇఫ్ సపోజ్ ఆ ఛాన్స్ ఉంటే లాంగ్ టూర్స్ అయితే నేను లాస్ట్ టైం హిమాలయన్స్కి వెళ్ళినప్పుడు ఒక టెంట్ మరియు ఒక గ్యాస్ స్టవ్ ఇంకా కొంచెం రైస్ కూడా క్యారీ చేశాను ఎందుకంటే ఏటైంలో ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా అందుకోసం అని నేను ఫుడ్ కూడా నాతోనే క్యారీ చేశాను అప్పుడు నేను ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళలేదు నేను సోలో ట్రిప్ వెళ్ళాను సో నేనైతే ఎప్పుడూ ట్రావలింగ్కి వెళ్ళినా మెయిన్లీ మెయిన్లీ తీసుకెళ్లేది అయితే నాసేఫ్టీ గార్డ్స్ మరియు ఒక టూల్ కిట్ మినిమం టెన్ లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఇంకా మనీ అయితే మస్ట్ అండ్ షుడ్ నేను మెయిన్లీ ఎప్పుడైనా టూర్కి వెళ్తున్నాను అంటే మినిమం నా అకౌంట్ బ్యాలెన్స్ వన్ లాక్ పైగా ఉండేలా చూసుకుంటాను ఎందుకంటే మనం ఆ ఏరియాలో ఉన్నప్పుడు మన దగ్గర డబ్బులు ఉండాలి కదా ఇంకా నేను ఆన్లైన్ పేమెంట్స్ చేసి చూసుకోను హ్యాండ్ క్యాష్ ఉంచుకుంటాను ఎందుకంటే మనం వెళ్ళిన ఏరియాలో సిగ్నల్ ఉండదు సమ్ టైమ్స్ ఇట్ హపెన్స్ అందుకోసం అనే నేను లిక్విడ్ కాష్ మెయింటైన్ చేస్తాను నేను మెయిన్గా క్యారీ చేసేవి ఇవే